మా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే నిడదవోలు ఈయన నిడదవోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆయన సొంతూరు కూడా నిడదవోలు ఈయనతో నేను మాట్లాడాను నాతో మాద మా ఊరికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఆయనతో సభాముఖిగా మాట్లాడడం జరిగింది కొన్ని విషయాలలో నేను అతను పాలు పంచుకోవడం జరిగింది మా సమస్యల గురించి కొన్ని అతనికి వివరించడం వంటివి అతను సముఖంగా ఆలోచించి సమాధానం చెప్పడం కూడా జరిగింది ఆ తరువాత ఎమ్మెల్యే గారు మా సమస్యలు విని వెంటనే పరిష్కరించడం కూడా జరిగింది మా గ్రామంలో రోడ్లు డ్రైనేజీ మరియు వీధి దీపాల సమస్యలు అతనికి పరిగణలోకి తీసుకుని పరిష్క్ పరిష్కరించడం జరిగింది అతనితో పాటు మా ఊరి గ్రామ సర్పంచ్ కుర్రల సత్యనారాయణ గారు కూడా మంచిగా రియాక్ట్ అయ్యి ఈ అన్నిటిని సమతూకంగా వివరించడం జరిగింది వెంటనే ఈ సమస్యలు అన్నిటికి పరిష్కరించడం ఆ తర్వాత అతను ఎమ్మెల్యే గారిని మీ కలుసుకోవడం జరిగింది ఇవన్ని అతనితో సహా అనుభవాన్ని మాతో వెంటనే పాలు పంచుకోవడం వంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేశారు ఎమ్మెల్యే గారు మంచితనానికి మా ఊరి వారు అందరు అతనికి కృతజ్ఞతలై ఉన్నారు